హలో హలో వినిపిస్తుంది అండి చెప్పు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకి పనికిరాని వస్తువులతోనే ముందు చిన్న చిన్నగా మొదలెట్టుకోవాలి అండి మన మనకు ఉన్న ఉత్సాహాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు చాలా ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు పనికిరాని వస్తువులు మగ్గులు డబ్బాలు బకెట్లు ఇలాంటి వాటితో మనం ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగా ఆకుకూరలు పువ్వులు అలా పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటే నిదానంగా శ్రద్ధ పెరిగి దాని మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది మనం రోజువారి వాడుకునే కూరగాయ చెక్కులు పళ్ళ తొక్కులు బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగి నీళ్లు అన్నీ కూడా ఈ మొక్కలకి వాడుకోవచ్చు డాబా దెబ్బ తింటుందంటే సీలింగ్ చూడాలండి ముందు పిల్లర్స్ వేసింది దగ్గర మనం పెద్ద మొక్కలు పెట్టాలి అంటే ముందు పిల్లర్స్ డాబా ఎంత ఇది వాటర్ ప్రూఫింగ్ అది చేయించుకోవాలండి మన దాని మొక్క సైజును బట్టి డ్రమ్ములవి డ్రమ్ములు ఏంటి బ్యాగు లాంటివి దొరుకుతాయి లెదర్ బ్యాగులాంటివి అవి కొనుక్కొని వాటిలో ఫైబర్ బ్యాగులు దొరుకుతాయి అవి పెద్ద బరువు ఉండవు అంతా మట్టే కాకుండా ఆ ఈ కూరగాయ చెక్కులు మొక్కల్ని మొక్కలు ఊడిస్తే మొక్కల దగ్గర ఊడ్చిన ఆకులు వచ్చిన ఆకులు అది వేస్తే ఎక్కువ బరువు ఉండదు మొక్కలకి కూడా పోషకాలు బాగా అందుతాయి ఆ పాదు చేసుకోవచ్చు అండి ఒక ఒక వంతు మట్టి రెండు వంతులు ఆకులు మన ఇంట్లో కూరగాయ తొక్కులది వచ్చింది ఒక వంతు వర్మి కాంప్లెక్స్ మూడు మిక్స్ చేసి విత్తనాలు అది పెట్టుకుంటే వాటికి ఆ బలం చాలండి రోజువారి మనం పోసే తడిని నేలలో ఉండే తడిని చూసుకుంటూ మనం నీళ్లు పొయ్యాలి బాగా నీళ్లు కూడా కారిపోయేట్టు కూడా నీళ్లు పోయకూడదు మట్టిలో పోషకాలు వెళ్ళిపోతాయి కూరగాయ మొక్కలు వంకాయ బెండకాయ చిక్కుడుకాయ లాంటివి పచ్చిమిరపకాయలు టమాటాలు రోజువారి ఇంటికి ఉపయోగించే కూరగాయ మొక్కలు బీర కాకర పొట్ల సొర ఇలాంటివన్నీ కనకాంబరం మల్లె జాజి మందారం గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా మనం మిద్దె మీద పెంచుకోవచ్చు వేసవి వేసవి కాలంలో సంరక్షణ పెద్ద మొక్కలు కనుక ఉంటే పెద్ద మొక్కల కిందకి కుండీలన్నీ జరుపుకోవచ్చు అండి లేదంటే పాత చీరలు వాటిపై ఇంట్లో ఉండే మనం వాడేసిన పాత చీరలు పాత దుప్పట్లు లాంటివి నెట్టు నెట్టుగా కడితే దానివల్ల బాగా వాటికి సంరక్షణ ఉంటుంది ఎండాకాలం మాత్రం కాస్త వాటి బాగా పొడి ఆరిపోతాయి ఎండకి ఆరిపోతాయి కనుక కుండీలు రోజుకు రెండు పూటలా కాసిన్ని కాసిన్ని నీళ్లు పొయ్యాల్సి వస్తుంది అంతే తప్పకుండా చాలా సంతోషం తప్పకుండా అండి తప్పకుండా ఉంటాము అండి నమస్కారం